నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఏమో ఇయర్ ఫోన్స్ కొన్నాను అండి ఇయర్ ఫోన్స్ చాలా బాగున్నాయి సోనీ ఇయర్ ఫోన్స్ కొన్నాను రెండు వేల రూపాయలు వైట్ కలర్ తీసుకున్నాను ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి సౌండ్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది ఇయర్కు మనకు చెవి కూడా నొప్పి రాకుండా బడ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది మనకి వైర్ కూడా చాలా స్మూత్గా ఉంది కాలర్ ట్యూన్ కూడా చేయడానికి అవుతుంది ఇది ఎంత బాగుంది అని చెప్పాలి అంటే బేస్ కూడా చాలా బాగా వస్తుంది వాయిస్ కూడా చాలా క్లారిటీ వస్తుంది సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి కావాలనుకున్న సౌండ్ అయితే వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది చాలా స్మూత్గా చిన్నగా ఉన్నాయి అందంగా ఉన్నాయి చూడడానికి కూడా